చెప్పండి అవునండి బాగున్న బాగున్నాను మీరు బాగున్నారా చెప్పాలి అయిందండి అయ్యింది మీరు మీరు అంతా బాగున్నారా అంతా బాగున్నారా బాగున్నాయి అండి బాగున్నాయి మీరు అంతా బాగున్నారా మీ ఆరోగ్యం అంతా బాగుందా రాష్ట్ర వాతావరణం అవునండి వైజాగ్ అండి వైజాగ్ ఒకటి అమరావతి ఒకటి కర్నూల్ ఒకటి ఇపుడు వైజాగ్కు నుంచి ఎగ్జిక్యూటివ్గా ఉపయోగిస్తారు అమరావతి వచ్చి లెజిస్లే లెజిస్లేటీవ్గా ఉపయోగిస్తారు కర్నూల్ వచ్చి జ్యుడిషియల్గా ఉపయోగిస్తాం అండి ఇంకేంటి అంతా బాగున్నాం బాగున్నారు అంతా బాగున్నారు కులాసాయే ఓకే థ్యాంక్ యూ